మతప్రజలను ఏకం చేయడం నా యొక్క జీవిత లక్ష్యం ఎందుకనగా ఈ దేశంలో మతానికి ఒకరు నా మతం నా మతం గొప్ప అని చెప్పుకుంటారు కాకపోతే వాళ్ళకు తెలియనిది ఏమనగా అన్నీ మతాలు ఒక్కటే అన్నీ దేవుళ్ళు ఒక్కటే కాకపోతే వారి యొక్క అవతారాలు వేరుగా ఉంటాయి అది తెలుసుకున్నవారు అన్ని మతాలను గౌరవిస్తారు అది తెలుసుకోనివారు ఈ ఇబ్బంది పడతారు ఏకం అవ్వడానికి ఇబ్బంది పడతారు మీకోసం నేను ఏదైనా మా ఇంట్లో ఏదైనా ఒక పండుగ కాని వేడుక కాని జరిగినప్పుడు నేను మా స్నేహితుడు ఇతర వారిని అందరినీ పిలిచి దగ్గర చేసుకొని వారికి ఈ యొక్క ప్రాము ఈ వేడుక యొక్క ప్రాముఖ్యతను మత యొక్క ప్రాముఖ్యతను అన్నీ వారికి వివరిస్తాను ఎందుకనగా అందరిలోనూ జీవ్ ప్రజలలోను మడత యొక్క ప్రవర్తన అందరికీ కలిగి సోదరభావంతో ఉండాలి అప్పుడే దేశం విరాజల్లుతుంది మరియు అభివృద్ది జరుగుతుంది